పులిహోర తయారు చేసుకునే విధానం దాంట్లో కావాల్సిన పదార్థాలు జీలకర్ర ఆవాలు గుండుపప్పు శనగా పప్పు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం నూనె కరివేపాకు కొత్తిమీర నిమ్మకాయ బియ్యం అలాగే మంచినీళ్లు తయారు చేసుకునే విధానం తయారు చేసుకునే విధానం ఫస్ట్గా పొయ్యి వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత దాని పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులో నూనె పోసుకోవాలి నూనె పోసుకున్న తరువాత నూనె కాగాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి పచ్చి వాసన పోయే దాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత గుండు పప్పును వేసుకోవాలి గుండు పప్పును వేసుకున్న తర్వాత శనగపప్పును వేసుకోవాలి శనగపప్పులు వేసుకున్న తర్వాత అది కొంచిగా కొంచెం మంచిగా కావాలి మంచిగా అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలను మంచిగా పచ్చివాసన పోయి ఇచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకోవాలి ఏ మిరపకాయలు అంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అవి మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ అలాగే మిరియాలను వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ రావడానికి బాగుంటుంది దాని తర్వాత అది పక్కన పెట్టి మళ్ళీ పక్కన పొయ్యిని ఆన్ చేసుకుని తర్వాత దానిపైన ఒక పాత్ర పెట్టుకొని పాత్రలో బియ్యం బిఏ రెండు గ్లాసుల బియ్యం పోసుకోలి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోలి నీళ్లు పోసుకుని బాగా కడగాలి బాగా కడిగిన తర్వాత ఆ నీళ్లను పారబోసి అలాగే మళ్ళీ ఒకసారి బియ్యం ఒక్కొక్క పాత్రను తీసుకోవాలి పాత్రను తీసుకొని దాంట్లో రెండు గ్లాసుల బియ్యం పోసుకున్న తర్వాత నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోలి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకున్న తర్వాత బాగా బాగా నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మంటను ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఏమైనా నీళ్లు మిగులుతే వంపుకోవాలి వంపుకున్న తర్వాత అన్నం ఉడుకుతున్నప్పుడు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అన్నం రెడీ అయ్యాక పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా అన్నం చల్లారాలి అన్నం చల్లారిన తర్వాత ఇప్పుడు ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఒక అన్నాన్ని ఒక పా ఒక బేసన్లో తీసుకోవాలి బేసన్లో తీసుకొని అందులో చల్ల చల్లగా అయ్యేదాకా అన్నాన్ని బాగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత ముందుగా కలుపుకున్న తర్వాత పోసుని అందులో కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమ్మకాయను పిండుకోవాలి పిండుకొని ఆ మిశ్రమాన్ని అలా అన్నంని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుని బాగా కలుపుకోవాలి ఎంతవరకు కలుపుకోవాలంటే ఆ మిశ్రమం మొత్తం అన్నానికి నీటుగా అంటేతట్టు మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే అందులో కొద్దిగా కొద్దిగా ఉప్పు చూసుకో తగ్గి తగ్గిందా లేదా అని చూసుకోవాలి చూసుకోకు తగ్గిందంటే మళ్ళీ కొంచెం వేసుకోవాలి కరెక్ట్గా ఉందంటే ఏం అవసరం లేదు ఇంకా టెస్ట్ రావడానికి దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఎందుకంటే పులుపుగా కావడానికి దాని తర్వాత మనము ఎందుకు రుచి ఈ మిశ్రమంలో రుచి పెంచుకోవడానికి ఏం వాడాలి అంటే ఇంకా అడిషనల్గా ఇంగువ వాడాలి ఇంగువ వాడడం వల్ల రుచి బాగా పెరుగుతుంది మిరియాలు వాడొచ్చు గసగసాలు వాడొచ్చు దానివలన రుచి చాలా బాగా పెరుగుతుంది దాని తరువాత ఈ రుచిని పెంచుకోవడం ఇంకొక చిట్కా కూడా ఉంది దీంట్లో మంచిగా ఒక ఇంగువ పొడిని బాగా వేసుకోవాలి బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఈ రెండు మిశ్రమాలు కలుపుకున్నది ఈ పొయ్యి మీద పెట్టుకోవాలి పోయి మీద పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి వేడి అయ్యాక తీసి తీసి కింద పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని తినేసేయాలి ఇది పులిహోర తయారు చేసే విధానం అలాగే పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చెబుతా వినండి పన్నీర్ బిర్యానిని ఫస్ట్గా పోయి ఆన్ చేసుకోలి పొయ్యి ఆన్ చేసుకున్న తర్వాత అందులో ఒక పాత్ర పెట్టాలి దానిపైన పోయి పైన పోయి పైన పాత్ర పెట్టిన తర్వాత అందులో నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా కాగాక ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఆనియన్స్ని కట్ చేసుకొని ఆనియన్స్ని అందులో వేసుకోవాలి ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసి బాగా నల్లగా అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఇప్పుడేం చేయాలంటే ఆ ఒక ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో పన్నీరు అలాగే పెరుగు ఉప్పు కారం మసాలాలు అవన్నీ అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని అందులో మిరియాల పొడి అలాగే పన్నీరు మసాలా అలాగే బిర్యానీ గ్రేవీ మసాలా అవన్నీ వేసుకోవాలి వేసుకొని బాగా మారినేట్ చేసుకుని బాగా కలుపుకొలి కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పాత్ర తీసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాత్ర వేసుకుని ఆ పాత్రలో నీళ్లు బాగా పోయాలి ఒక ఐదు గ్లాసులు నీళ్లు పోయాలి ఐదు గ్లాసులు నీళ్లు పోసి రెండున్నర గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి అవి కూడా మంచి క్వాలిటీ అయినా బాస్మతి బియ్యాన్ని ఉంచుకోవాలి దాని వల్ల ఏం జరుగుద్ది రుచి బాగా వస్తుంది అందులో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్లో గంధపు గంధం చెక్క అలాగే యాలకులు ఆకు అవన్నీ మసాలా దినుసులు అన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నం ఉడికాక సెవెంటీ పర్సెంట్ ఉడికాక అన్నాన్ని ఏం చేయాలంటే పక్కన ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని ఒక పొగ అంటే తీసుకొని ముందు కలుపుకున్న మిశ్రమాన్ని పన్నీరు క్యూబ్ని ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని అందులో దీన్ని వేసేయాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం మంచిగా ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే ఈ రైస్ ఉంటే డెబ్బై పర్సెంట్ ఉడికిన రైస్ని అందులో వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచాలి ఇలాంటి బిర్యాని టేస్ట్ రావడానికి కొంచెం కుంకుమ పువ్వు రసాన్ని ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవాలి అలాగే మరి పన్నీర్ మసాలను బాగా వేసుకోవాలి దీని ద్వారా టెస్ట్ అనేది బాగా వస్తుంది మిరియాలు అలాగే దాల్చిన చెక్క ఆకు ఇవన్నీ వేసుకోవడం వల్ల రుచి బాగా పెరుగుతుంది